హలో గోడంగారా మాట్లాడేది నేను ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి అదే ఈరోజు మీ కొడుకు స్కూల్కి రాలేదు అలా ఎందుకు రాలేదని కనుక్కుందామని మీకు కాల్ చేశాను సార్ అవునా ఎలా సార్

అవునా సార్ అదే సార్

అలాగా సార్ అదే సార్ ఇక మీ స్టూడెంట్ మీ కొడుకు వచ్చేసి చాలా క్లేవర్ సార్ క్లాస్లోని టాపర్ వన్ అఫ్ థి టాపర్ ఇన్ క్లాస్ సార్ అదే సాంగ్స్ కూడా చాలా బాగా పాడతాడు సార్ ఫ్యూచర్లో చాలా ఎదుగుతాడు సార్ మీ కొడుకు అవునా సార్ అదే అవునా సార్ జర జరా క్లేవర్ స్టూడెంట్ ఎందుకు రాలేదని కాల్ చేస్తాను సార్ ఓకే ఓకే ఓకే సార్ పర్వాలేదు సార్ పర్వాలేదు ఏ ఏ పర్వాలేదు సార్ పర్వాలేదు అదే ఎందుకు రాలేదని కనుక్కుందామని కాల్ చేశాను సార్ ఓకే సార్ ఓకే సర్ పర్లేదు మంచిగా చూపించండి సార్ అతనికి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఏం లే పర్లే పర్వాలేదు సార్ పర్వాలేదు సార్ టాపర్ సార్ అతను లేటొచ్చినా పర్లేదు అతను కవర్ ఆప్ బ్యాక్ ఆప్ ఉంది సార్ తనలో అవును సార్ అవును సార్ ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేయమన్నా కూడా హెల్ప్ చేస్తాం మీకు ఏమైనా కావాలంటే అడగండి సార్ అది మొహమాటమేం పడకండి ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ సరే సార్ థ్యాంక్ యు సార్